చాపలు పట్టడం గురించి నేను చాలా నేర్చుకున్నాను అది నాకు చాలా ఇష్టమైన కార్యకలాపాలలో ఒకటి చిన్నప్పటి నుండినే చాపలు పట్టడానికి నా తాతతో వెళ్ళేదానిని నా తాత నాకు చాపలు పట్టడం ఎలా చెయ్యాలో నేర్పించారు అతను నాకు చేపలను ఎక్కడ కనుగొనాలో మంచి కోసం ఎలా ఉపయోగించాలో మరి ఒక హ్యాపీ డేలా కలిగి ఉండాలనే దాని గురించి చాలా నేర్పించారు మీరు చాపలు పట్టడానికి మంచి కోసం ఉపయోగించే కోడ్ లేదా బాయ్ల్లను ఎంచుకోవడం చాలా ముఖ్యం మీరు చాపలను ఎక్కడ కనుగొంటారు అనే దానిపై ఆధారపడి మీరు వివిధ రకాల సామాగ్రిని ఉపయోగించాల్సి ఉంటుంది చాపలు పట్టడానికి మంచి ప్రదేశాన్ని కనుగొనడం చాలా ముఖ్యం మీరు చాపలను ఎక్కడ కనుగొంటారు అనే దానిపై ఆధారపడి మీరు వివిధ రకాల ప్రదేశాలను అన్వేషించాలి చాపలు పట్టడానికి మంచి సమయాన్ని కనుగొనడం చాలా ముఖ్యం చాపలు వివిధ సమయంలో ఆహారం తీసుకుంటాయి కాబట్టి మీరు అవి ఆహారం తీసుకునే సమయంలో చాపలు పట్టాలనుకుంటున్నారు చాపలు పట్టడానికి కొంత సమయం పట్టవచ్చు మీరు ఒక చిన్న చాపను కూడా పట్టకపోతే నిరాశ పడకండి కొనసాగించండి మీరు చివరిగా ఒక ఒకటి పట్టుకుంటారు చాపలు పట్టడం ఒక చాలా నేర్చుకోవడానికి ఆనందించడానికి మార్గం సరైన సామాగ్రిని ఉపయోగించడం సరైన ప్రదేశాన్ని ఎంచుకోవడం సరైన సమయాన్ని ఎంచుకోవడం ద్వారా మీరు ఒక హ్యాపీ డేని కలిగి ఉండవచ్చు మీరు వాటిని మీ చేతులతో చేతుల్లోకి తీసుకునే ముందు వాటిని తడిగా ఉంచండి వాటిని చాలా గట్టిగా పట్టుకోవద్దు మీరు చాపలను పట్టుకోని తర్వాత మీరు సహాయం చేయగలిగే ఏదైనా ఉంటే చాపలను పట్టడం ఒక ఆనందించదగిన అనుభవం